మా అబ్బాయి ప్రస్తుత రోజులని బట్టి ప్రస్తుత పరిస్థితులును బట్టి మినిమం పీజీ వరకు అయినా చదువుకోవాలి ఎందుకంటే ఉన్న పరిస్థితులును బట్టి ప్రతి ఒక్కరు ప్రతి తల్లితండ్రులు చదువు విషయం మీద బాగా శ్రద్ధ చూపిస్తున్నారు అలాగే దానికి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా పీజీ చేస్తేనే కాని ఉద్యోగ అవకాశాలు రాని పరిస్థితులు ఈ రోజు సమాజంలో ఉన్నాయి అందుకని మా అబ్బాయి డిగ్రీ తర్వాత డిగ్రీ తోటే కాకుండా పీజీ వరకు చదివితే ప్రెజెంట్ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ప్రెజెంట్ ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో సవ్యంగా ఎదురుకోవాలి అంటే కనీసం పీజీ వరకు చదివితేనే కానీ అటువంటి జ్ఞానం తనకు రాదు కాబట్టి పీజీ వరకు చదువుకును చదివించాలని అనుకుంటున్నాను